చెప్పండి ప్యూన్ గారు స్కూల్ బెల్ టైమ్కి కొట్టాలి ఇంటర్వెల్ కూడా టైమ్కే కొట్టాలి మీరు మర్చిపోకుండా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా మీరు చాలా బాగా చూసుకోవాలి వాళ్ళు బయటకి అట్లా వెళ్లకుండా మీరు దగ్గర ఉండి శ్రద్ధ పెట్టి చూసుకోవాలి టీచర్స్కి ఏం కావాలో అవి అడిగి దగ్గర ఉండి టీచర్ని కూడా కేర్గా చూసుకోండి

మీకు అది చెప్తాను అదే అండి ఫెస్టివల్ ఫెస్టివల్స్కి బోనస్ ఎలాగో పడుతుంది మీకు మీరు దాని గురించి ఏమి ఆలోచించక్కరలేదు పెంచితే మీ శాలరీ పెంచవచ్చు ఈ మంత్ పోయాక మీరు డ్యూటీ మాత్రం టైమ్ టు టైమ్ చేసి టైమ్కి వచ్చి స్కూల్లో పిల్లలని బాగా చూసుకుంటే చాలు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి వాళ్ళ లంచ్ అయిపోగానే మీరు వాళ్ళని దగ్గర ఉండి లైన్లో విడిచి పెట్టండి సరిపోతుంది మీరు గ్రౌండ్ అంతా క్లీన్గా ఉండేలా చూసుకోండి బెల్ కొట్టగానే మీరు నా దగ్గరికి రండి ఓకే అయితే ఓకే ఓకే ఓకే